హలో చిత్ర మొబైల్ షాప్స్ ఏనా మేడం నాకు టెన్ థౌసండ్లో లేటెస్ట్ మొబైల్స్ కొంచం ఏమైనా ఉందా

రెడ్మీ అదే మేడం ఆ మోస్ట్ సెల్లింగ్ ఎంత ఉంది మేడం

ఆహా

ఓకే మేడం బ్యాటరీ ఎంత ఎంఏహెచ్ ఉంది మేడం బ్యాటరీ బ్యాటరీ ఎంత ఎంఏహెచ్ ఉంది ఫోర్ థౌజండ్ ఏంఏహెచ్ ఛార్జింగ్ బ్యాక్అప్ ఆహా ఆహా

ఓకే ఓకే మేడం

అవునా మేడం డమ్మీ పీస్ ఏదైనా ఉందా మేడం మొబైల్లో డమ్మీ పీస్ చూడండీ ఏమైనా ఉందా మేడం పీస్ ఆహా రేపటికి వస్తాను మేడం డి డిస్కౌంట్ ఇప్పించండి మేడం కొంచం ఓకే మేడం షోరూం టైమింగ్స్ మేడం ఓకే మేడం నేను వస్తాను ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ